అవును వినాయక స్టేషనరీ సార్ అన్నీ ఉన్నాయి పెన్సిల్ స్కేళ్ళు ఎరేజర్లు అవన్నీ ఉన్నాయి అంటే పిల్లలు కావాలసిన అట్రాక్టివ్ బుక్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి సార్ లూజ్గా తీసుకుంటే మీకు ఒకటి ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం బల్క్ ప్యాకెట్ కావాలనుకుంటే మీకు ఒకటి ఫోర్ రూపీస్ లెక్కల పడుతుంది సార్ ఇంకా మన దగ్గర వేరే టైప్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్వి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సార్ అప్ టూ ఇంకా ఎగ్జామ్ ప్యాడ్లు బుక్స్ అవన్నీ ఉన్నాయి సార్ ఏ ఫోర్ షీట్స్ రికార్డ్స్ ఉన్నాయి సార్ సార్ రికార్డ్స్ వచ్చేసి ఒకటి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది సార్ ఒక పీస్ మీరు అంటే అవి అప్ టూ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి సార్ అవి మీకు ఒకేసారి టెన్ బుక్స్ తీసుకున్నారంటే రికార్డ్స్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే మీకు ఒకటి నైన్టీ రూపీస్ పడుతుంది సార్ సార్ ఆఫర్స్ అంటే ఏమి లేవు సార్ మీకు కావాలనుకుంటే ఒక అంటే టూ తౌజండ్ బిల్ చేస్తే ఒక టెన్ పెర్సెంట్ ఇస్తాం సార్ డిస్కౌంట్ అంతే టూ తౌజండ్ చేస్తే టెన్ పెర్సెంట్ ఉన్నాయి సార్ అంతే ఉన్నాయి సార్ మీకేమి కావాలి సార్ ఇప్పుడు

ఏ బుక్స్ సార్ ప్లెయిన్ బుక్సా ఓకే బ్ల్యాక్ కలర్గా ఉండాలా ఓకే సార్ ఎన్ని కావాలి సార్ ఓకే సార్ ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి సార్ మొత్తం అంతగా ఇంకా సార్ ఓకే సార్ ఎప్పుడన్నా రావచ్చు సార్ సార్ మా నెంబర్ నోట్ చేసుకోండి సార్ ఇది ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు ఓకే సిక్స్ టూ ఓకే ఎయిట్ డబల్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ వన్ సరే ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు సార్